మా ఇంటి దగ్గర ఉన్నస్టేడియం గ్రౌండ్ లో చాలా సౌకర్యాలు ఉన్నాయి బయటి నుంచి వచ్చిన క్రీడాకారులు ఆడుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళ గురించి మేము చాలా సౌకర్యాలు ఉంచాము మా స్టేడియం చాలా బాగుంటుంది వాళ్ళు వచ్చి ఉండడానికి చాలా సంతోషిస్తారు ఎందుకంటే మా స్టేడియం గ్రౌండ్ లో మేము ఏసీ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము వాళ్ళు వచ్చినప్పుడు ఏ ఇబ్బంది పడకూడదని చెప్పి మా స్టేడియం గ్రౌండ్ బయటకు వెళితే వాళ్ళెక్కడికీ బయటికి వెళ్ళే తెలియని చోటు కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలని చెప్పి మేము దగ్గ మాల్స్ కాని ప్రతీది దగ్గర ఉన్నా దగ్గర స్టేడియం ఏర్పాటు చేశాము హాస్పిటల్స్ కాని బస్ స్టేషన్ కాని ట్రైన్ రైల్వే స్టేషను కాని అన్ని దగ్గరగానే ఉంటాయి వాళ్ళు ఎటు వెళ్ళినా చక్కగా స్టేడియం దగ్గరికి రావచ్చు ఎందుకంటే స్టేడియం ఎక్కడ ఉన్నాదని చెప్పే ప్రతి ఒక్కరికి తెలుసు బాగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు మా స్టేడియం ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళు ఈజీ గా చెప్తారు ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు చాలా అలసిపోయి ఉంటారు అందుకని చెప్పి వాళ్ళు చక్కగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పి మేము ఏసీ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము వాళ్ళకి క్లాసెస్ కూడా జరుగుతాయి అందుకని చెప్పి ఒక పెద్ద క్లాసు లో ఒక ఏసీ పెట్టి మేము సా వాళ్ళకి నచ్చిన విధంగా మేము ఏర్పాటు చేశాము అందుకనే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు చాలా సౌకర్యంగా ఉండగలుతున్నారు